మధ్యాహ్న భోజనంలో మనం సాధారణంగా చాలా కూరలు వండుకోవచ్చు ఎలాగ అంటే ఆలుగడ్డ దోసకాయ కాకరకాయ పప్పు చారు టమాట ఉల్లిగడ్డ గుడ్డు కూర లేదా మాంసంలో కూడా మాంసం కూడా వండుకోవచ్చు ఎందుకంటే మధ్యాహ్న భోజనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా ఉంటుంది లేదంటే ఇబ్బందులు అవుతాయి ఎందుకంటే మధ్యాహ్నం భోజనం మనం ఖచ్చితంగా చేయాల్సిందే

రాత్రి ఎప్పుడైనా ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యంగా ఉంటాము ఎలాంటి పని లేని సమయాన భోజనం ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు ఎలాగైనా మనం మధ్యాహ్నం రాత్రి సమానమైన వంటకాలు వండుకుంటాం ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనంలో అన్నం పెరుగు కూర చారు పప్పుకూరలు అలాగే ఆకుకూరలు వండుకోవడం మంచిది ఎందుకంటే మనం మధ్యాహ్నం తిన్న తర్వాత శ్రమించాల్సి ఉంటుంది ఖచ్చితంగా మనం పని చేయడం ద్వారా మనకు ఉండే ఆహార పోషకాలు చాలా గొప్పగా ఉండాల్సి ఉంటుంది ఎప్పుడైనా మధ్యాహ్నం రాత్రి ఒకే రకమైన భోజనం వండుకోకుండా మధ్యాహ్నం ఎన్ని అయినా రుచులు ఎన్ని అయినా రకాలు చేసుకొని వండుకోవడం మంచిది రాత్రిపూట మాత్రం అన్నం లేదా రొట్టెలు చేసుకొని తినడం మంచిది ఆ రొట్టెలో కూడా కూరలు ఇంకా మంచివి ఎప్పుడైనా మంచి మంచి కూరలు వండుకుంటేనే మంచిగా ఉంటుంది అన్నం రాత్రి కూడా వండుకోవచ్చు అన్నం మధ్యాహ్నం రాత్రికి వండుకోవచ్చు అలాగే కూరలు కూడా ఏ పెరుగు చారు పచ్చళ్ళు అవి ఎప్పుడైనా సాధారణంగా మధ్యాహ్నం భోజనంలో కాని రాత్రి భోజనంలో కానీ వాడుకోవడం జరుగుతుంది అలా వాడుకోవడం ద్వారా సమయం మిగులుతుంది ఎప్పుడైనా మధ్యాహ్న భోజనం మధ్యాహ్నం రాత్రి భోజనం రాత్రి వండుకోవాలి మధ్యాహ్నం కూరలు రాత్రి కానీ రాత్రి కూరలు మరుసటి రోజు మధ్యాహ్నం కానీ తినడం మంచిది కాదు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు

ఒక పచ్చడి పెరుగు మజ్జిగ అలాగే చారు ఇలాంటి వంటకాలు వండుకోవడం తినడం వల్ల మధ్యాహ్నం భోజనం రుచిగా మరియు ఆహారకరంగా ఉంటుంది రాత్రి భోజనం వచ్చేసరికి మనం ఏదైనా వంటకం వండుకోవచ్చు చారు చేసుకోవచ్చు మజ్జిగ పెరుగు పచ్చళ్ళు అలాగే రొట్టెలు కూడా రాత్రి రొట్టెలు తీసుకోవడం

రెండు రకాల కూరలు పచ్చడి అలాగే ఒక పండు ఏదైనా ఒక పండు తీసుకోవడం కూడా మంచిది అలాగే మధ్యాహ్నం భోజనంలో కూరలు కూరల రకాలు చూసుకుంటే ఆలుగడ్డ దొండకాయ బీరకాయ కాకరకాయ ఇలాంటివి ఇంకా ఎన్నో తీసుకోవచ్చు అలాగే మంచి మంచి బీన్స్ కాయలు క్యాబేజీ పొట్లకాయ అలాంటి కూరలు కూడా తీసుకోవచ్చు వాటిని వేరే వేరే విధంగా వండుకోవడం జరుగుతుంది వేరే వేరే విధంగా తినడం జరుగుతుంది కావున ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనంలో గుడ్డు మరియు ఎండకాలంలో అయితే మజ్జిగ లేదా పెరుగు తప్పనిసరిగా వాడుకోవడం జరుగుతుంది రాత్రి విషయానికి వస్తే కొంచెం తిని నిదురించడం జరుగుతుంది కాబట్టి రాత్రి కూడా మనం ఈ రకమైన కూరలు వండుకోవచ్చు టమాటా ఉల్లిగడ్డ కానీ పప్పు చారు దొండకాయ బీరకాయ కాకరకాయ పొట్లకాయ బిన్స్ క్యాబేజీ క్యారెట్ ఇంకా ఎన్నో రకాల కూరలు దోసకాయ పప్పు పాలకూర పప్పు మినప్పప్పు ఇలాంటివి ఎన్నో కూరలు తీసుకోవడం ఇంకా మంచిది అని నేను భావిస్తాను ఖచ్చితంగా ఈ కూరలు తీసుకోవడం ద్వారా మనం ఆనందంగా మరియు ఆహ్లాదకరంగా జీవించడం జరుగుతుంది ఏ కూర అయినా సరే ప్రతిరోజు ప్రతిపూటకు వండుకోవడం ఇంకా మంచిది ఎప్పుడైనా వేడి వేడి కూరలు తినడం ద్వారా మన ఆరోగ్యం కూడా మంచిది అని ఎంతో మంది నిపుణులు పెద్దలు అలాగే చాలామంది చెప్పడం జరిగింది కావున మధ్యాహ్న భోజనం రాత్రి భోజనానికి ఖచ్చితంగా ఈ కూరలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి దొండకాయ లేదా బెండకాయ కాకరకాయ పొట్లకాయ బీన్స్ ఇంకా వివిధ వివిధ రకాలైన కూరలు కూడా మనం మధ్యాహ్నం రాత్రి వండుకోవడం జరుగుతుంది ప్రతి ఇంట్లో ఒకే రకమైన కూరలు లేదా అన్నం ఉండదు అన్నం కూర పప్పు ప్రతి పూట ఖచ్చితంగా ఉంటుంది మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఈ పప్పు తినడం వల్ల మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది కాబట్టి వివిధ రకాలైన కూరలు వండుకోవడం జరుగుతుంది వివిధ రకమైన కూరలు తినడం కూడా జరుగుతుంది కాబట్టి మధ్యాహ్నం రాత్రి సాధారణంగా వండుకునే కూరలు మాత్రం పప్పు పాలకూర తోటకూర మెంతికూర ఇలాంటివి ఎన్నో ఇంకా ఆకుకూరలు ఉంటాయి కానీ మధ్యాహ్నం అన్నం తీసుకొని రాత్రి భోజనానికి మాత్రం రొట్టెలు జొన్న రొట్టెలు సద్దలు తీసుకోవడం ఇంకా మంచిది అని నేను భావిస్తాను కాబట్టి ఎలాగైనా మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం తీరుగా రాత్రి భోజనం రాత్రి తీరుగా తినడం గొప్పదైన విషయం అని చెప్పవచ్చు కాబట్టి మధ్యాహ్నం రాత్రి సాధారణంగా కూరలు చాలామంది పండుకుంటు ఉంటారు ఎందుకంటే అది సాధారణమైన విషయం కాబట్టి వాళ్ళు తినే ప్రతి ఒక్క పదార్థం సాధారణమైన పదార్థంగా ఉంటుంది సాధారణంగా మనం ప్రతి మధ్యాహ్నం లేదా రాత్రి ఖచ్చితంగా తీసుకునే విషయమే ఖచ్చితంగా ఆకుకూరలు లేదా కాయగూరలు లేదా పప్పు చారు లేదా వివిధ రకమైన కూరలు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తీసుకున్న ప్రతికూర మంచిగా ఆహాకరమైన భోజనం తీసుకుంటే మనం ఎంతో ఆనందంగా మరియు మన కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఎల్లకాలం ఎప్పుడు జీవించవచ్చు అని నేను భావిస్తాను కాబట్టి మధ్యాహ్నానికి రాత్రికి భోజనం ఖచ్చితంగా పప్పు కూరలు లేదా కాయగూరలు ఉండడం గొప్పదైన విషయం అని చెప్పవచ్చు